గత రాత్రి నేను ఓలా క్యాబ్ ని బుక్ చేసుకున్నాను గత రాత్రి ఏం జరిగిందంటే నేను ఎంతో ఆలస్యంగా నా పని నుంచి బయటకు రావడం జరిగింది ఆ సమయంలో రోడ్డు పైన ఎటువంటి వాహనాలు లేవు ఆటోలు కాని బస్సులు కాని ఏమీ తిరగడం లేదు అయితే నేను నా సెల్ ఫోన్ తీసి దానిలో నుంచి ఓలా క్యాబ్ ని బుక్ చేయడం జరిగింది ఆ డ్రైవర్ గారు ఎంతో పెద్ద మనసుతో నా ఆర్డర్ అంగీకరించడమే కాకుండా తగిన సమయంలో నా వద్దకు చేరుకున్నారు అలాగే నన్ను ఆయన తీసుకెళ్ళి క్షేమంగా నా గృహం వద్దకు చేర్చారు ఆ రాత్రికాల సమయంలో కొంత వరకు చాలామంది డ్రైవర్లు ఇలా ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడడం కానీ దొంగతనాలాంటివి కాని చేస్తుంటారు కానీ ఈ డ్రైవర్ గారు ఎంతో మంచి మనసుతో నన్ను క్షేమంగా గృహం వద్దకు చేర్చారు ఆ డ్రైవర్ గారికి నా మనస్పూర్తిగా ధన్యవాదాలు అనేవి తెలియజేస్తున్నాను ఇలాంటి డ్రైవర్లు మరెందరో కావాలి అలాగే ఓలా వారికి కూడా చాలా ధన్యవాదాలు ఇలాంటి డ్రైవర్లను ప్రోత్సహిస్తున్నందుకు వారిని మరింత ముందుకు నడిపించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను